అవునండి రియల్మీ నైన్ ఫైవ్ జీ అది ఫిఫ్టీన్ థౌసండ్ వరకు పడచ్చు అండి ఇంకా ఆఫర్స్లో మీకు ఇంకా ఫోర్ అరౌండ్ ఫోర్టీన్ థౌసండ్ అలా ఆ పై చాలా ఉంటుంది అండి దీంట్లో ఫీచర్స్ అయితే బాగున్నాయి అండి ఇప్పుడు ప్రాసెసరు స్నా స్నాప్డ్రాగన్ సెవెన్ సెవెంటీ ఫైవ్ ఉంది అండి మీకు గేమింగ్కి వాటికి చాలా బాగా యూజ్ అవుతుంది అండి స్నాప్డ్రాగన్ అంటే మనకు తెలిసిందే కదా పబ్జీ లాంటివి కూడా ఆడుకోవచ్చు అండ్ ఇంకా కెమెరాసు విషయానికి వస్తే ప్రైమరీ కెమెరా ఫార్టీ ఎయిట్ ఎంపీ ఉంది అండి బ్యాక్ కెమెరా సిక్సటీన్ ఎంపీ ఉంది అండి ఇంకా నె నెట్వర్కు ఫైవ్ జీ కూడా దీంట్లో సపోర్ట్ చేస్తుంది అండి సరే సిక్సటీన్ అండి పదహారు బ్యాక్ బ్యాక్ కెమెరా ఫార్టీ ఎయిట్ అండి ఫ్రంట్ కెమెరా సిక్సటీన్ ఎంపీ అండి ఇంక నెట్వర్కు మనకు ఫైవ్ జీ కూడా సపోర్ట్ చేస్తుంది అండి దీంట్లో ఇంకా డిస్ప్లే కూడా మీకు చాలా క్లారిటీగా పెద్దగా ఉంటుంది అండి సిక్సటీన్ పాయింట్ సెవెన్ సిక్స్ సెంటీమీటర్స్ అది ఫుల్ హెచ్డీ డిస్ప్లే అదే అండి

చాలా సేల్ అయి వారంటీ వన్ ఇయర్ ఉంటుంది అండి రీసెంట్గా బాగా ట్రెండింగ్లో ఉంది అండి మొబైల్ ఇది బాగా సేల్ కూడా ఉంది అండి కలర్స్ కూడా టూ కలర్స్ వస్తాయండి దీంట్లో స్టారీ గ్లో ఒకటి గ్రీన్ గ్లో ఒకటి రెండు చాలా బాగుంటాయి అండి మీకు నచ్చింది తీసుకోవచ్చు తగ్గి తగ్గించ వచ్చండి ఇంకా చూద్దాం ఇంకా మీకు ఈఎంఐలో కావాలంటే ఈఎంఐలో కూడా అవైలబిలిటీ ఉందండి ఈఎంఐ అయితే మంత్లీ సెవెన్ థర్టీ ఫైవ్ పడుతుంది మీకు ట్వంటీ ఫోర్ మంత్స్ ఏడు వందల ఏడు వందల ముప్పై ఐదు అండి నెలకి ఇరవై నాలుగు మంత్స్ నెలలు అండి

తగ్గించే తగ్గించే ఇస్తారు అండి పదమూడు ఇయర్ఫోన్సు చార్జరు కూడా దీనికి అవైలబిలిటీ వచ్చేద్దండి మీకు మళ్ళీ సెపరేట్గా కొనుక్కో అక్కర్లేదు ఇయర్ఫోన్సు వస్తున్నాయి కదండి ఆ ఇయర్ఫోన్సే వెయ్యి రూపాయలు వరకు పడుతుంది అండి అదే ఇంకా బ్లూ బ్లూటూత్ ఇయర్ఫోన్స్ అండి పైగా మామూలివికాదు సరే అండి